నమస్తే సార్ నా పేరు వర్షిత్ నేను ఎంబీబిఎన్ పూర్తి చేశాను ఇప్పుడు ఎండీ బయోకెమిస్ట్రీలో ప్రవేశం పొందాలనుకుంటున్నాను సార్ బయోకెమిస్ట్రీ మెడికల్ సైన్స్లో ఒక కీలక రంగం దీన్ని దీని ద్వారా రోగ ని నిర్ధారణ మొలేక్యులర్ మెడిసిన్ మరియు ల్యాబ్ బేస్డ్ పరిశోధనలో నైపుణ్యం పొంద పొందే అవకాశం ఉంది అందుకే ఈ కోర్సునే ఎంచుకున్నాను సార్ కర్నూల్ మెడికల్ కాలేజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ మెడికల్ విద్యాసంస్థ ఇక్కడ ఫ్యాకల్టీ చాలా అనుభవం కలిగిన వారు అంతేకాకుండా రిసెర్చ్ మరియు క్లినికల్ అనుభవానికి తగిన అవకాశాలున్నాయి అందుకే ఇక్కడ చేరాలనుకున్నాను అవును సార్ కోర్స్ కంటెంట్ ప్రయోగశాల సదుపాయాలు మరియు పరిశోదన అవకాశ పరిశోధన అవకాశాల గురించి వివరంగా చెప్పగలరా ధన్యవాదాలు సార్ ప్రవేశ ప్రక్రియ గురించి వివరంగా చెప్పగలరా సార్ స్కాలర్షిప్లు లేదా ఫీజ రియంబర్స్మెంట్ కోసం ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ధన్యవాదాలు సార్ మీ సమయం మరియు విలువైన సమ సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు